నేను ఫోన్ నుంచి మీ ట్యాక్సీని బుక్ చేస్తున్నాను నాకు రేపు అనగా ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటలకి నేను సంతపేట నుంచి నెల్లూరు సంతపేట నుంచి ధనలక్ష్మి పురంకి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి మీ ట్యాక్సీ ద్వారా నేను తొమ్మిది గంటలకి కరెక్టుగా మీరు నన్ను తీసుకువెళతారని ఆశిస్తున్నాను